నేను డీఎస్ డ్యాన్స్ స్కూల్ అని చెప్పి కొత్తగా మొన్న ఒక్కసారి విన్నాను ఆ డ్యాన్స్ స్కూల్లో చాలా బాగా డ్యాన్స్ నేర్పిస్తారని కూడా విన్నాను అక్కడ మా ఫ్రెండ్ కూడ అక్కడే నేర్చుకుంది డ్యాన్స్ ఆ సార్ పేరు వచ్చేసరికి రమేష్ సార్ ఆ సార్ బాగా చెప్తారు బాగా నేర్పిస్తారు డ్యాన్స్ సో అది ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ కూడా డ్యాన్స్కి తగ్గట్టు పర్ఫెక్ట్గా ఇచ్చిద్ది చాల బాగా నేర్పిస్తారు ఆ సార్ డ్యాన్స్ అని కూడా చెప్పింది అలాగే పిల్లల్ని తిట్టడం అలాంటివి చేయకుండా పిల్లలకర్థం అయ్యేటట్టు చెప్పి నేర్పిస్తారని కూడా చెప్పింది ఆ డ్యాన్స్ స్కూల్ ఒకటి నాకు తెలిసి ఇంకోటొచ్చేసరికి నక్షత్ర డ్యాన్స్ స్కూల్ అని ఇంకోటుంది ఈ రెండు డ్యాన్స్ స్కూల్లు నాకు తెలిసిన వాటిల్లో నాకు తెలిసినంత వరకు ఈ డ్యాన్స్ స్కూల్లు నాకు తెలుసు అండ్ అది కూడా చాలా ఈ రెండు డ్యాన్స్ స్కూల్లు ఫేమస్ డ్యాన్స్ స్కూల్లు అలాగే ఇక్కడ డ్యాన్సర్స్ కూడా బాగా డ్యాన్స్ డ్యాన్స్ చేస్తారు సో నాకు తెలిసిన వాటిల్లో అయితే నాకు తెలిసినంత వరకు ఈ రెండు డ్యాన్స్ స్కూల్లల్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు సో వాళ్ళు నాకు చెప్పిందేంటంటే అక్కడ డ్యాన్స్ స్కూల్లో బాగా నేర్పిస్తారు అర్థం అయ్యేటట్టు చెప్తారు అని చెప్పి నా ఫ్రెండ్స్ నాకు చెప్పారు